ఏజెంట్లు తప్పనిసరిగా ప్రీమియంలతో సహా వారు అందించే బీమా ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించాలి ప్రతిపాదన ఫారంలో అవసరమైన సమాచారాన్ని మరియు మెటీరియల్ సమాచారాన్ని బగి బహిర్గతం చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించాలి అలాగే పాలసీ ప్రారంభమైనప్పుడు జీవిత హామీ ఉన్న వారి వయస్సు సరైనదని నిర్ధారించడానికి ఏజెంట్లు తగిన చర్యలు తీసుకోవాలి ఇక డాక్యుమెంట్ విషయానికొస్తే గుర్తింపు కార్డు పాస్ సర్టిఫికెటు వంటివి విశ్వసనీయమైనవని నా అభిప్రాయం